నమస్తే మ్యాడం మీరు పోసిన పాలు మాకు నచ్చలేదండి అంటే పాలు పలుచగా ఉంటున్నాయి అండి పాలు నచ్చలేదండి మాకు ఎందుకంటే పాలు ఎప్పుడు బాగా పోసేవారు పాలు కూడా సరిగా తోడుకోవట్లేదండి పాలు తోడు పెట్టినా కూడా మేము గిన్నె కూడా శుభ్రం చేసి బాగా కాస్తున్నానండి ఎప్పుడు కానీ అవి పాలు కూడా సరిగా తోడుకోవట్లేదు లేదండి నీళ్ళు ఏమి కలపట్లేదండి మీరు తి మీరు పోసిన పాలు మేము డైరెక్ట్గా నేను వేడి గిన్నెపెట్టి వేడి చేస్తున్నాను పాలు వల్ల టీ పెట్టుకున్న కూడా పాలు సరిగా లేదండి రుచికరంగా కూడా ఉండట్లేదు

అలాగే అండి దాంతో ఏదన్నా మేము పాలన్నం చేసుకున్నా లేకపోతే పాయసం చేసుకున్నా బాగుంటంలేదండీ దాని గురించి మేము కంప్లైంట్ చేయవలసి వస్తుంది ఓకే అండి ఓకే అండి